నేను పర్సనల్గా టిక్టాక్ నుండి డ్యాన్స్ నేర్చుకోవడలేదు కానీ టిక్టాక్ లాంటి ప్లాట్ఫామ్స్ లో డ్యాన్స్ వీడియోస్ చూసి ఇన్స్పిరేషన్ పొందడం చాలా మందికి కామన్గా జరుగుతుంది టిక్టాక్లో ట్రెండింగ్ డ్యాన్సస్ స్టెప్స్ ఫ్యూజన్ స్టైల్స్ చాలా ఈజీగా చదవడం జరుగుతుంది ఎవరి కోసం ఈ బెటర్ ఫన్గా టైంపాస్ కోసం డ్యాన్స్ నేర్చుకోవాలని ఉంటే టిక్టాక్ ఇంస్టాగ్రామ్స్ రీల్స్లో ట్రెండింగ్ స్టెప్స్ చూసి ట్రై చెయ్యొచ్చు సీరియస్గా డ్యాన్స్ కెరీర్ కాానీ ట్రెడిషనల్ ఫార్మ్స్ నేర్చుకోవాలనుకుంటే ప్రొఫెషనల్ డ్యాన్స్ అకాడమీలో జాయిన్ అవ్వాలి ఫైనల్గా సోషల్ మీడియాలో డ్యాన్స్ ఇన్స్పిరేషన్ దొరుకుతుంది కానీ డీప్ స్కిల్స్ నేర్చుకోవాలి అంటే ట్రెడిషనల్ డ్యాన్స్ స్కూల్స్ ఆర్ ట్రైన్డ్ టీచర్స్ దగ్గర చదవడం అవసరం